నమస్కారం ప్రిన్సిపల్ గారు మా అబ్బాయి రాజు అండి మేము టూర్కు వెళ్తున్నాము నాలుగు రోజులు పాటు లీవ్ కావలి నెక్స్ట్ వచ్చే వారం పదవ తరగతి అండి అయ్యో కొంచెం చూడండి అండి మేము ఫ్యామిలీ ట్రిప్ వేసుకున్నాము అందరం కలిసి వెళ్తున్నాము ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోవాలంటే కష్టం అండి ఎగ్జామ్స్ లేవు కదండి అప్పుడు ఆ టైంలో జస్ట్ చదువుకోవడం కదా అమ్మ

మా అబ్బాయిని నేను కవర్ చేసుకుంటాను లేండి మీరు మీరు ఇచ్చుకోండి అయ్యో నా అయ్యో ఒక నాలుగు రోజులు అండి మేము అందరం పర్ ప్లాన్ వేసుకున్నాము ఆల్రెడీ మళ్ళీ ఇప్పుడు రాము అంటే కష్టం ఏమి కాదులేండి ఒక నాలుగు రోజులు పాటు ఇవ్వండి కొంచెం కొంచెం అండి చూడండి ఒక ఫోర్ డేస్ కదండి మరల మా అబ్బాయి కవర్ చేసుకుంటాడులేండి బాగా చదవతాడు అంట కదా

అలా అలా అని ఏమి ఉండడు అండి మేమే పైసలు కడుతున్నాము ఇంకా ఆద్ అలా అనద్దు అండి ఇది కొంచెం చూడండి అండి ఒక ఫోర్ డేస్ సరే ధన్యవాదం